పొద్దుగాల లేత్తాం గుమ్మడి పూలు తెచ్చుకుంటాం కట్టే పూలు తెచ్చుకుంటాం గోరంట పూలు తెచ్చుకుంటాం తొమ్మి మంచిగా తొమ్మిది అయ్యేవరకు బతుకమ్మను చేస్తాం పొయ్యిలు కడుక్కుంటాం బతుకమ్మలు చేస్తాం ఆడ పెడతాం దానికి తడి గుడ్డేత్తాం ఎండిపోకుండా వేసీ మళ్ళీ మాపటేల నాలుగు గంటలకి బతుకమ్మను పట్టుకొని ఊరిలోకి పోతాం ఊరిలో ఆడుకుంటాం ఆటలు పాటలాడుకోని మంచిగా ఏమన్నా పలారం వండకపోతే పెసరపప్పు గాని ఇంకా మొక్కకంకి గాని కొండపోయి ఆడ పలారం పంచి పెడతాము పలారం పంచిపెట్టి ఇగ మంచిగా సంబర పడుకుంటా ఎగురుకుంటా దుంకుకుంటూ వస్తాం చిన్నప్పుడు ఇప్పుడు కూడా పిల్లగాలు గట్టనే ఎత్తారు కానీ తొమ్మిది రోజులు ఆడతారు పదవనాడు అర్నెమ్ పదకొండవ రోజు దసరా దేవుడిని దుర్గ దేవుడిని అవతల ఎల్లనంపాలంటే మనం నీసు కవుసు తినకముందే ఎళ్ళనంపాలే కానీ నీసు కవుసు తినక ముందే దేవుడిని సాగదోలుతాం సాగదోలి ఇక వచ్చి మంచిగా యాటలు కోసుకొని తింటా ఉంటాం